పూర్తిగా విభిన్నమైన భాష సంస్కృతిగల చోటుకి కొన్నిసార్లు వెళ్లాను అప్పుడు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాను అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందరితో కాన్వర్జేషన్ చేయగలంలే కాని కాకపోతే మన భాష వాళ్లకు అర్థం కాదు వాళ్ల భాష మనకి తెలియదు అలాంటప్పుడు ఇలా సైగలు చేయడం మనం అక్కడ ఉన్న అందరికీ తెలియకపోయినా కానీ కొంతమంది మన లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్లకి చెప్పి వాళ్ల ద్వారా అక్కడి లాంగ్వేజీలో వాళ్లకి అర్థం అయ్యేలాగా మాట్లాడిచ్చి అలా మనకు ఏదైనా ఒక కొట్టులో ఒక వస్తువు కొనాలన్నా కాని ఇలా లాంగ్వేజ్ ప్రాబ్లంగా ఉంటుంది అక్కడివల్ల టిఫిన్ చేయాలన్న ఇలాంటి చాలా రకాలు మన అవసరాలు తీర్చుకోవాలన్నా కాని లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మన మాట అర్థం కాకపోవటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది కాన్వర్జేషన్ వచ్చేసి ఇలా ఇబ్బందిగా ఉంటుంది రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లో అయితే అక్కడ చుట్టుపక్కల వాళ్లతో లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి మాట్లాడిన పని లేదు అక్కడ ఉన్న బోర్డులు కానివ్వండి బ్యానర్స్ కానివ్వండి అక్కడున్న వాటిలో ఏదైనా కాని మనకు తెలిసిన లాంగ్వేజ్ అక్కడ ఉన్నట్లయితే అది చదువుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు బయట అయితే జనాలు అయితే లాంగ్వేజెస్ వచ్చిన వాళ్లతోనే మాట్లాడగలం రాని వాళ్ళకి మన లాంగ్వేజ్ నేర్పించి మాట్లాడటం ఇలాగ ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్లో మనం చెప్పినగాని మనకు కొంచెం అర్థం కాకుండా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది